వెల్కమ్ టూ అవర్ హోటల్ మేడం మా హోటల్లో ఓకే ఓకే మేడం ఓకే మేడం మా దగ్గర మా దగ్గర నాటుకోడి దొరుకుతుంది మేము నాటుకోడిలో టూ టైప్స్ ఆఫ్ స్పెషల్ ఉంటాయి మేడం ఒకటి బోన్ లెస్ అని చెప్పేసి బో విత్ బోన్ మేము బోన్ లెస్ అనేది మంచిగా చిన్న చిన్న పీసెస్ తోటి చాలా బాగుంటుంది మేడం అది రుచికరంగా కుండలో చేస్తాం మేము కుండా స్ కుండా బోన్ లెస్ అని చెప్పేసి బిర్యానీ ఉంటుంది ఓకే ఓకే మేడం అది ఓకే మేడం దాని కూ దాన్ని కూడా బోన్ లెస్గా చేసి మా దగ్గర కుండలో చేస్తారు మేడం స్పెషల్ నాటుకోడి స్పెషల్ మేడం మాది నాటుకోడి కుండ బిర్యానీ బోన్ లెస్ మేము వెరైటీగా ట్రై చేశారు మేము మావాళ్ళది చాలా రుచిగా ఉంటుంది మేడం స్పెషల్ మేడం అదెక్కువ మదాంట్ల అక్కడ దానికి మించి ఫ్రాన్స్ మేడం ఫ్రాన్స్ అని చెప్పేసి మంచి ఫ్రెష్వి తీసుకొచ్చి అవును మేడం ఫ్రాన్స్ అని చెప్పేసి మంచి చిన్నచిన్నవి మేడం వైట్ వైట్గా ఉంటాయి అవును మేడం చెరువు రొయ్యలు మేడం మంచిగా ఉంటాయి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మేడం ఫ్రెష్గా ఉంటాయి అవి అదొకటి స్పెషల్ మేము స్పెషల్ అండ్ ఇదొకటి కుండ బిర్యానీ అండ్ స్ప్రాన్స్ మేడం కుండ బిర్యానీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మేం ఈ ఫ్రాన్స్ వచ్చేసి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేం అయ్యి ఫ్రెష్వి కాబట్టే ఎక్కువ మనకు బయట అవైలబుల్ ఎక్కువ ఉండవు కాబట్టి ఫై హండ్రెడ్ మేం ఒక త్రి టూ త్రీ మెంబర్స్కి టూ మెంబర్స్కి సరిపోతుంది మేం ఓకే మేం ఓకే ఓకే త్యాంక్ యూ త్యాంక్ యూ